పర్యాటకుడి సమక్షంలో నా దేశం గురించి ప్రత్యేకమైన వాస్తవాలను చెప్తే ఆ వాస్తవాలు పర్యాటకుడికి కొత్త అనుభవాన్ని అందించాలి నేను ఎలా చెప్తాను ఉంటే మొదటిది చరిత్ర నా దేశంలో పురాతన నాగరికతలు కట్టెల నిర్మాణాలు లేదా అత్యంత ముఖ్యమైన చారిత్రక సంఘటనలను వివరించవచ్చు ఉదాహరణకు ఆతిథ్య సంస్కృతిలో చాలా విశిష్టమైన ప్రత్యేకలు ఉంటాయి ప్రత్యేకతలు ఉంటాయి రెండు సాంస్కృతిక విలువలు నాకు ఎంతో సంగీతం నృత్యం కళలలో చాలా సంప్రదాలు సంప్రదాయాలు ఉంటాయి వాటిని వివరించడంలో పర్యాటకులకు ఆసక్తికరమైన అనుభవం ఇవ్వవచ్చు మూడవది సౌందర్యం దేశంలోని అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు పర్వతాలు నదులు అటవి ప్రాంతాల గురించి చెప్తాను భోజనం దేశపు ప్రత్యేకమైన వంటకాలు వాటి తయారీ విధానం పౌరాణిక కథలతో అవి ఇలా సంబరం ఇలా సంబంధం కలిగి ఉంటాయో కూడా పర్యాటకుడితో పంచుకో పంచుకుంటాను ఐదవది ప్రచలిత రీతులు వారసత్వ ఆధారంగా కొన్ని రీతులు పండుగలు సంప్రదాయాలు మా దేశంలో ఉన్నప్పుడు వాటి ప్రత్యేకతను వివరిస్తాను ఇలా నేను చేసే వివరన పర్యా పర్యాటకుడికి వాళ్లు కొత్త విషయాలను అనుభవించుకునే అవకాశం ఖచ్చితంగా ఇస్తుంది